సింగపూర్ థాయిలాండ్ ఆగ్రా మలేషియా అరకు అండ్ న్యూయార్క్ ఇలాంటి సిటీస్ ఇంటర్నేషనల్ సిటీస్గా వీటిని ఫ్రాన్స్ ఇలాంటి సిటీస్ ఇంటర్నేషనల్ సిటీస్గా గుర్తింపు పొందాయి ఈ సిటీస్